బాన్ఫ్ నేషనల్ పార్క్ మాచుపిచు మాల్దీవ్స్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ బగాన్ మయన్మార్ గ్రాండ్ కయాన్ జపాన్ పెట్రా వెనిస్ విక్టోరియా ఏంజిల్ ఫాల్స్ అంటార్కిటికా బాలీ ఐస్ల్యాండ్ ఐల్యాండ్